చిత్తూరు జిల్లాలో ప్రధాన వినోద కార్యక్రమాలు ఏవీ అన్నట్లయితే ఇక్కడ ఒక ఫ్రీ పార్కు ఉంది ఆ పార్క్ వెళ్లినట్లయితే చిన్న పెద్ద చాలా ఆనందిస్తారు అలానే సంతోషంగా గడుపుతారు ఎలాగన్నైతే ఎలాగన్నట్లయితే శని ఆదివారాలలో అక్కడ చాలామంది జనం సంతోషంతో గడుపుతారు అలానే మెసానిక్ గ్రౌండ్ అనేది ఒకటి ఉంది అక్కడ ఉన్నట్లయితే యువత చాలా ముందుగా అక్కడ సంతోషంతో ఆటలాడుతారు ఎలాంటి ఆటలు ఆడుతారు అన్నట్లయితే క్రికెట్ కబడి వాలీబాల్ అలాంటి ఆటలు చాలా బాగా ఆడుతారు ఇంకా చెప్పుకోదగిన ప్రదేశాలు ఏమన్నట్లయితే మన సాంస్కృత కార్యక్రమాలు ఎక్కడ జరుగుతాయి అన్నట్లయితే నాగయ్య కళాక్షేత్రంలో జరుగుతుంది అక్కడ పెద్ద పెద్ద వారిచే చాలా కార్యక్రమాలు జరుగుతుంది ఎలా అన్నట్లయితే ఒక కాలేజీలో ఫేర్వెల్ పార్టీ లాంటివి అక్కడ జరుగుతాయి అలాగనే ఎవరికైనా అవార్డు గ్రహీత వాళ్ళ కార్యక్రమాలు అలాంటివి చాలా బాగా జరుగుతాయి అలానే ఇంకా ఒక పార్క్ ఉంది దాని వియార్ పార్క్ అని చెప్తాము అక్కడికి వెళ్ళినట్లయితే యువత చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అలాగే అక్కడ ఉండే వాతావరణం మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది ఇంకా తోటల గురించి చెప్పాలి అన్నట్లయితే చిత్తూరు గ్రామం అనేది కొన్ని విలే కొన్ని పల్లె ప్రాంతాలకి దగ్గరగా ఉంటుంది కావున అక్కడ తోటలనేవి చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇంకా చెప్పాలంటే అక్కడ ఉండే పార్కులు మనకి ఎంతగానో ఆహ్లాదాన్ని ఇస్తాయి మరియు అక్కడికి వెళ్లాలి అన్నట్లయితే ఒక మనిషికి పది రూపాయలు చొప్పున ధనము డబ్బులు ఇవ్వవలసి వస్తుంది ఉచితమైతే కాదు ఉచిత పార్కులు కూడా ఉన్నాయి అలానే నడక మార్గం వాళ్లకి రైల్వే స్టేషన్ ఉంది అక్కడికి వెళ్లినట్లయితే రైల్వే స్టేషన్లో చాలామంది జాగింగ్కి వెళతారు